వంట అనేది ఆడవాళ్లే చేయాలని రూలేమీ లేదు ఒకరికి ఒకరు అర్తం చేసుకొని మగవాళ్ళైనా కూడా ఆడవాళ్ళకు సహాయం చేయవచ్చు చేస్తే దాంట్లో తప్పేమీ లేదు చెయ్యాలని ఒక రూలు లేదు అంటే ఒకరికి ఒకరికి అండర్స్టాండ్ చేసుకొని ఆయనకి పని ఉంటే మనం చేసుకోవచ్చు మనకు పని ఉంటే ఆయన హెల్ప్ చేస్తే దాంట్లో తప్పేమీ లేదు ఒకరికి ఒకరు వా వాళ్లలో ఇష్టం పెరిగి ఇంకా ఒక కష్టం అనేది లేకుండా ఒక ఆత్మాభిమానంతో పెరుగుతాదే కానీ దాని గురించి తప్పేమీ లేదు కానీ మనము ఎంతో సహాయంగా ఉంటే వాళ్లకు వాళ్లకు మనము మనకు వాళ్ళు ఉంటే మన పిల్లలకూడా మనకు సంతోషంగా వాళ్ళని చూసుకోవచ్చు వాళ్ళు బడికి పోయే లోపల్నే ఆడవాళ్లే చెయ్యాలని ఏమీ రూల్ లేదు ఒకవేళ వాడామే చెయ్యాలంటే ఎంతో కష్టం వాళ్లకు ఆ కష్టం తెలుసుకొని మగవాళ్ళు చేస్తే వాళ్లకు ఎంతో సంతోషంగా ఉంటాది కానీ వాడ కొంతమంది ఇళ్లల్లో అట్లా లేకుండా ఆడవాళ్లే చెయ్యాలని ఒక రూల్ పెడతారు ఆ రూల్ లేకుండా ఒకరికొకరికి ఒకరిని చూసి ఒకరు అంటే మగవాళ్ళు ఎందుకు చేయకూడదు మనం కూడా చెయ్యాలి అనే ఒక పా ఒక భావన వాల్లో కలిగి వాళ్ళు చేసుకుంటే వాళ్లకు ఏ పా బాధ లేదు కాబట్టి వాళ్లు వాళ్లలో ఎంత మాత్రము చేసుకున్నా కూడా వాళ్ళకు భయం అనేది లేదు ఒక తప్పు అనేది లేదు ఒకరిని ఒకరిని అర్తం చేసుకొని చేసుకోవచ్చు దానికని ఒకరికి ఒకరకు ఏ కోపతాపాలు లేకుండా ఒకరికి ఒకరుకు అర్థం చేసుకొని వాళ్ల పిల్లల్ని చక్కగా స్కూలుకు రెడీ చేసి వాళ్ళు పంపిస్ పంపిస్తే ఇద్దరము కలిసి వాళ్లకు ఎంతో సంతోషంగా ఉంటుంది కానీ ఒకరి పైన ఒకరు కోపతాపాలు చేసుకుంటే వాళ్లకు ఎంతైనా కూడా యాస్ట్ తగులుతాది వాళ్లలో చిరాకు పట్టి వాళ్లకు ఎంతైనా కూడా వాళ్లపైన మగవాళ్ళ పైన కోపంవచ్చి వాళ్ళు దేనిపైనా దానిపైన కోపాలు తాపాలు వదులుకొని ఆ ఇంట్లో కలతలు ఏర్పడతాయే కాని సుఖాలు ఉండవు సంతోషాలు ఉండవు కాబట్టి వాళ్లు అర్థం చేసుకొని ఆమె అంత కష్టపడతా ఉందే మనం మంచ్చాలోనే కూర్చొని అంటే మనకు మనకు మాత్రం దానికి సహాయం చెయ్యాలని మగవాళ్ళు వెంటనే వాళ్లకు ఆ ఆలోచన తగిలి వాళ్ళు చేసినారంటే వాళ్లకు ఎంతో పు రుణము రుణపడి ఉంటారు ఆడవాళ్లు కూడా ఒక ఆశ ఉండదా అని కానీ ఈ మాదిరిగా సహాయం చేసే వాళ్ళు ఎంతోమంది ఎన్నో ఇళ్లల్లో ఉండారు అయినా ఒకొక్క ఇండల్లో ఉండరు కాబట్టి వాళ్ళ ఇల్లల్లో ఎంతో కళాదాలు తెచ్చుకుంటా వాళ్లకు ఎంతో కోపతాపాలు అయిపోయి వాళ్ళింట్లో పిల్లలు సరిగ్గా వాళ్ళు బాధల్ని పంచుకొని ఒకరికొకరుకూ సంతోషం లేకుండా వాళ్లు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు తల్లిదండ్రులు ఇష్టం లేని వాళ్ళు మాదిరిగా వాళ్ళు నడుచుకొని ఆ ఇల్లే ఒక నరకంగా కనిపిస్తా ఉంటుంది ఆ మాదిరిగా లేకుండా ఒకరికి ఒకరికు అర్థం చేసుకొని వాళ్ళు ఒ ఒకరి పని ఒకరు పంచుకొని వాళ్లు పని చేసుకుంటా ఉంటే వాళ్లకు ఎంతో సంతోషంగా ఉంటుంది కాబట్టి మీరు మీరు ఒక్కొక్కరికి సహాయం చే చెయ్యండి మీరు ఒక్కొక్కరికి చెప్పుకుంటా వాళ్ళ బాధల్ని నేను చేస్తానమ్మా నువ్వు కూర్చుండు నువ్వు వేరే పని చెయ్ నేను ఈ పని చేస్తాను అని మగవాళ్ళు కూడా పంచుకోవాలి అట్లా పంచుకుంటేనే వాళ్లపైన భార్యలకు కూడా బాగా కొంచెం సహాయపడతారు సహాయపడిన తర్వాత భార్యలు ఎంతో బాధ బాధ అనేది ఉంటే అంతా దాన్ని ఒక ఐదు నిమిషాల్లో పారదోలేసి సంతోషంగా ఫీల్ అయిపోయి వాళ్లు ఎంతో సంతోషంగా మేలుక్కొని ఆ ఇంట్లో సంతోషమైన కుడుపు కుటుంబంగా ఉం ఉంటుంది కాబట్టి మీరు ఒకరికి ఒకరికి అర్థం చేసుకోవాలని మేము కోరుకుంటా ఉండాము అట్లా లేని ఇళ్లలో ఒకరికి ఒకరు చెప్పుకొని వాళ్లని మార్చాలని మీరు ప్రయత్నం చేయండి అట్ట చేస్తే మనకు కూడా పుణ్యమే మనకు మంచిదే మనము ఒక ఫ్రెండ్షిప్గా మనము కూడా ఉంటాము కాబట్టి వాళ్లని కొంత మంది మారేవరు మారరు అట్టాటోల్ని మనము మంచి మాట